మేము మీ షాప్కీ అవి షూస్ కొనడానికీ వచ్చామండి ఏమేం వెరైటీస్ ఉన్నాయి చెప్పండి లేనివియర్ అయినా లేకపోతే ఫార్మల్ అయినా బ్రాండెడియి ఏమైనా అవునండి ఓకే ఓకే ఓకే ఓకే అవి స్పోర్ట్స్ షూస్ ఎంతండి ఎయిటీన్ హుండ్రెడండ ఆహా సైజ్ తగ్గట్టుగా రేటుంటదా ఓకే ఓకే ఓకే నాకు పార్టీవేర్ కావాలండి అదే ఎంత ఏయ్ ఎయిట్ అండి ఎయిట్ ఓన్లీ ఫంక్షన్స్కే అంతే ఏ కలర్ ఉన్నాయండి బ్లాకే ఇవ్వండి బ్లాకే ఇవ్వండి అదే ప్యాక్ చేయండి